తెలుగు పైన సంస్కృతం ప్రభావం కానీ అలాగే ఆంగ్లం ప్రభావం కానీ ఖచ్చితంగా ఉంటుంది సంస్కృతం ప్రభావం ఇప్పటి నుంచి అనే కాదు పూర్వ కాలం నుంచి కూడా చాలా ఎక్కువే ఉంది అలాగే తెలుగులో కొన్ని కొన్ని పదాలు సంస్కృతానికి చాలా దగ్గరగా కూడా ఉంటాయి అట్లే తెలుగులో వ్యాకరణ సూత్రాలు మనకి బాగా రావాలి తెలియాలి అని అంటే కూడా మనకి సంస్కృతం చాలా ఖచ్చి ఖచ్చితంగా తెలిసే ఉండాలి అలాగే ఇంకా ఆంగ్లం ఇంగ్లీష్ గురించి తీసుకుంటే ఈ కాలంలో మరీ తెలుగు పైన చాలా ఎక్కువగా ప్రభావం చూపించే భాష ఆంగ్ల ఆంగ్ల భాష ఎందుకంటే మన స్కూల్స్లో పాటశాలల్లో కూడా చాలా వరకు ఆంగ్లం నేర్పించాలి అని తెలుగుని కొంచెం పక్కన పెట్టేసినట్టు నాకైతే అనిపిస్తా ఉంది కానీ ఎంతైనా కూడా ఇప్పటికీ ప్రపంచంలో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా ప్రశంసలు అందుకునే మన తెలుగుని అలాగే దేశభాషలందు తెలుగు లెస్స అని ఎంతో మంది గర్వంగా చెప్పుకునే మన తెలుగుని మనమైతే ఎప్పటికీ మర్చిపోకూడదు ఆంగ్ల భాష మనకి ఖచ్చితంగా అవసరమే కానీ అలా అని మన తెలుగుని ఎప్పటికి కూడా మనం తక్కువ చెయ్యకూడదు అనేది నా అభిప్రాయం